మా ప్రాంతంలో దివ్యాంగులైన క్రీడాకారులు కొద్దిగా తక్కువగా ఉన్నారని చెప్పవచ్చు వీరికి ప్రధానంగా క్రికెట్ చెస్ క్యారమ్ కబడ్డీ మొదలైన క్రీడలలో నైపుణ్యం పెంచుకోవడానికి అవకాశాలు మా ప్రాంతంలోని క్రీడా విభాగాలు కల్పిస్తున్నాయి వారి కోసం ప్రత్యేకమైన తర్ఫీదులు ఇవ్వడానికి నిష్ణాతులైన క్రీడా ఆచార్యులను నిర్మించి వారిలో ఉన్న క్రీడా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి దోహదం చేస్తుంది అంతేకాకుండా వారికి నాణ్యమైన క్రీడా కిిట్లను ఉచితంగా అందిస్తు సహకరిస్తున్నారు కొంతమంది దివ్యాంగులైన క్రీడాకారులకు ఉపకారవేతనాలు కూడా మంజూరు చేస్తున్నారు కాగా వీరిని ఆరా ఒలంపిక్లో పాల్గొనే విధంగా తీర్చిదిద్దుతున్నారు నిత్యం కొత్తగా వస్తున్న వారికి కూడా ప్రోత్సాహకాలు అందిస్తు వారికి ఉపాధి అవకాశాలు కూడా మా ప్రాంతంలోని క్రీడా విభాగం కల్పిస్తు ఉండడం ఎంతో ముదావహం